మేము ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఒక ట్యాక్సీ అనేది మేము బుక్ చేసుకున్నాము అయితే అది ఇంత ఆలస్యమైనా అది అంటే మేమిక్కడ అర్థగంట ముప్పై నిమిషాల నుంచి వేచి ఉన్నా కూడా ఆ ట్యాక్సీ అనేది అక్కడకు రాలేదు అయితే మేము ఆ ట్యాక్సీని డ్రైవ్ చేసేటటువంటి డ్రైవర్కి కాల్ చేసి ఎందుకు ఇంత ఆలస్యమయింది మేము ఈ ట్యాక్సీని బుక్ చేసుకుని అర్థగంట అయ్యింది అయినా మీరు ఎందుకు ఇంత సమయానికి రాలేదు ఎందుకు ఇంత ఆలస్యం అయ్యిందో మీరు దానికి కారణం చెప్పాలి మేము అక్కడకు చేరుకోవటానికి ముం సమయం కూడా లేదు మీరు దయచేసి తొందరగా రండి అని చెప్పినా కూడా మీరు అర్థగంట లేటు అంటే ముప్పై నిమిషాల సమయం ఆలస్యంగా వచ్చినా కూడా మేము ఇంకా వేచి ఉన్నాము ఎందుకు అయ్యిందో మీరు మాకు రీజన్ చెప్పాలి అని మనం అతనికి కాల్ చేసి అడగవచ్చు